తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు లక్షల ముప్పై ఐదువేల నాలుగు వందల పది ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందలు రెండు లక్షల ముప్పై ఐదువేల నాలుగు వందల తొంభై